మా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు గతంతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మెరుగైన విద్య సరైన నైపుణ్యాలు నైపుణ్యం కలిగిన టీచర్లు ఇంకా మధ్యాహ్న భోజన పథకం అయితే గతంతో పోలిస్తే ఎంతగానో మెరుగుపడింది పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు ఇంకా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు యూనిఫామ్ షూస్ని ఇవ్వడం ద్వారా అనేకమంది పిల్లలు స్కూల్కి రావడం సరైన విద్యను అభ్యసించడం ద్వారా వాళ్ళలో రకరకాల నైపుణ్యాలని కృత్రిమ మేదస్సు పెరుగుతుంది ఇంకా నాణ్యమైన విద్య అందుతుంది అని నేను సంతృప్తి పొందుతున్నాను పెద్ద నగరాల్లో స్కూళ్లకు వెళ్ళడానికి నేను ఇష్టపడటం లేదు